వన్ ట్వెంటీ ఉంది నిరుద్యోగ సమస్యకి మూల కారణాలు నిరుద్యోగ సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి ప్రధానంగా శిక్షణ మరియు విద్య వ్యవస్థలో లోపాలు సంఘటిత రంగంలో తక్కువ ఉద్యోగాలు అవకాశాలు సాంకేతిక పురోగతితో మానవ వనరులు అవసరం తగ్గడం వ్యాపారం మరియు పరిశ్రమల పెరుగుదల మందగించడం ప్రభుత్వ రంగ ఉద్యోగాల పరిమితి వంటి అంశాలు దీనికి దారితీస్తాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో చాలామంది యువత ఉద్యోగ అవకాశాలు కోసం మెట్రో నగరాలకు వెళ్ళిపోవడం గమనించదగిన విషయం తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగవకాశాలు కల్పించేందుకు తెలుసుకోవాల్సిన చర్యలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ప్రాక్టికల్ స్కిల్స్ నేర్పించే ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలి యువతలో ఎంత సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం స్టార్టఅప్లకు నిధులు మ మద్దతు అందించాలి ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాల విస్తరణ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీని వేగంగా చేపట్టి యువతకు స్థిర ఉద్యోగ అవకాశాలు కల్పించాలి